ఈ ఆటలు ఆడడం అనేది చాలా మందికి ముఖ్యం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బాడీ ఫిట్నెస్ అనేది పెంచుకోటానికి ఆడుతారు లేకపోతే వాళ్ళ నైపుణ్యాన్ని చూపించుకోటానికి ఆడుతారు ఇలాగ సిటీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ నైపుణ్యాన్ని చూపించడానికి వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్తారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ వాళ్ళ సిటీస్లో చుట్టు పక్కలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా జాయిన్ అవ్వగలరు నేర్చుకోగలరు వాళ్ళ నైపుణ్యం ప్రదర్శించగలరు టోర్నమెంట్స్ ఆడగలరు వాళ్ళు పథకాన్ని గెలుచుకోగలరు పై స్థాయికి ఎదుగుతు వెళ్ళగలరు కానీ పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి ఇ ఇలాంటి సదుపాయాలు లభించవు ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఎలాంటి అభివృద్ధి ఉండదు కాబట్టి వాళ్ళ చుట్టు పక్కల ఫెసిలిటీస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు క్రికెట్ నేర్చుకోవాలంటే క్రికెట్ గ్రౌండ్ ఉండాలి పిచ్ ఉండాలి బ్యాట్స్ ఉండాలి బాల్స్ ఉండాలి వికెట్స్ ఉండాలి ఆటలు ఆడడానికి ప్లేయర్స్ ఉండాలి దాని నేర్పించడానికి ముఖ్యంగా దానికి ఒక కోచ్ ఉండాలి ఇలాంటి ఫెసిలిటీస్ అనేది పల్లెటూర్లో లభించవు ఇలాంటి ఫెసిలిటీస్ మనం అందుబాటులోకి తీసుకు రావాలి ఇలా తీసుకొచ్చినప్పుడు పల్లెటూర్లో ఉండే వాళ్ళ నైపుణ్యాన్ని మనం పెంపొందించవచ్చు ఈ సిటీస్లో ఉన్న వాళ్ళకన్నా పల్లెటూరులో ఈ కృషి చేయడం చాలా ఎక్కువ ఉంటుంది దానికే వాళ్ళని మనం మనం నైపుణ్యంతో వాళ్ళని బాగా ప్రాక్టీస్ చేపించి వాళ్ళని ఆటను బాగా ఆడిపించినట్లయితే వాళ్ళు మనకన్నా బాగా ఆడగలరు దానికి మనం వాళ్ళని మనం మనం ప్రోత్సహించాలి వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయపడాలి ఈ సిటీస్లో ఉన్న వాళ్ళకంటే గ్రామంలో ఉన్నవాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన తిండి అలాంటివి తింటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఫిట్గా ఉంటారు మనకన్నా బాగా ఆడగలరు కాబట్టి వాళ్ళు చాలా మనకన్నా చాలా పథకాలు గెలవగలరని నమ్మకం ఉంది దాని కోసం మన ప్రభుత్వం పల్లెటూర్లో ఉన్న పిల్లలు ఎవరెవరు ఆటలు నైపుణ్యంగా ఉన్న ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సిన ప్రోత్సహించి కావాల్సిన సదుపాయాలను సంప్రదించి అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళని ఆటలో దిట్టగా తీసుకెళ్ళాలి వాళ్ళని పైపైకి తీసుకెళ్ళాలి పైపై టౌర్నమెంట్స్ ఆడి ఆడించాలి పై పై గేమ్స్ ఆడించాలి కామన్ వెల్త్ గేమ్స్ ఒలంపిక్స్ ఇలాంటివి వాళ్ళ నైపుణ్యంతో వాళ్ళు నేర్పించాలి దాన్ని ఎలా ఆడాలో నేర్పించాలి దాంట్లో పాల్గొన పెట్టాలి మనకి మెడల్స్ తీసుకురావాలి ఇలాంటివి ఇక్కడ పల్లెటూర్లో ఉన్న పిల్లలకు కూడా ఈ సదుపాయాలన్నీ లభించాలి కాబట్టి మనం ఈ ప్ర ప్రభుత్వం ముందుకు రావాలి వాళ్ళని ప్రోత్సాహించాలి వాళ్ళని ఈ ఆటలు ఆటలు ఆడిపించాలి ఈ ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఈ పల్లెటూర్లో ఉన్న బడులలో మనం ఈ ఆటలు ఆడటానికి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులోకి తీసుకు రావాలి